అవును నాకు రాజకీయాలు సంక్షేమం మరియు వార్తలపై ఆసక్తి ఉంది నేను రోజువారీగా కరెంట్ అఫైర్స్ వార్తలను అనుకరిస్తాను మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియజేయడం ద్వారా ముఖ్య ము ముఖ్యమని నేను భావిస్తున్నాను ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వార్తలు మాకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను మరియు మన సొంత జీవితాల గురించి సమాచారం తెలుసుకునే నిర్ణయాలు తెలుసుకోవడం కూడా ఇది మాకు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను ఈరోజు మనం చూసే వార్తలు మిక్స్డ్ బ్యాగ్ అని నేను అనుకుంటున్నాను వాతావరణ మార్పుపై జరుగుతున్న పురోగతి మరియు ఎల్జి బ్యూటీ క్యు ప్లస్ వ్యక్తి యొక్క పెరుగుతున్న ఆమోదం వంటి కొన్ని సానుకూల కథనాలను కథనాలు ఉన్నాయి అయితే యుక్రెయిన్ కొనసాగుతున్న సంఘర్షణ మరియు తీవ్రవాదం పెరగడం వంటి కొన్ని ప్రతికూల కథనాలు కూడా ఉన్నాయి ప్రపంచంలోని సానుకూల మరియు ప్రతికూల అంశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను విశ్వసిస్తున్నాను తద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా ఎలా మార్చాలి అనే దాని గురించి మనం సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలము ఇటీ నేను ఇటీవల అనుసరిస్తున్న కొన్ని నిరి నిర్దిష్ట వార్తా కథనాలు ఎక్కడ ఉన్నాయి ఉక్రెయిన్లో కొనసాగుతున్న వివాదం యునైటెడ్ స్టేట్స్ మరియు ఐరోపాలు తీవ్రవాదం యొక్క పెరుగుదల వాతావరణ మార్పుపై జరుగుతున్న పురోగతి ఎల్జిబిటి క్యూబ్ ప్లస్ వ్యక్తుల ఆమోదం పెరుగుతుంది యునైటెడ్ స్టేట్స్లో రాబోయే మధ్యంతర ఎన్నికలు